మూడు ఫుడ్స్ డెలివరీ యాప్లను తనిఖీ చేయండి జొమాటో స్విగ్గీ ఉబర్ ఈట్స్ మరియు ఇతర రేటింగ్లను సమీక్షలు మరియు మెనూలను అందిస్తారు నాలుగు గూగుల్ శోధన మీ నగరంలో ఉత్తమ రెస్టారెంట్ లేదా నా దగ్గర రెస్టారెంట్ల కోసం చూడండి ఐదు సమీక్షంలో చదవండి మరియు రేటింగ్లను తనిఖీ చేయండి బహుల ప్లాట్ఫామ్లతో మొత్తం రేటింగ్ ఆహార నాణ్యత సేవ మరియు వాతావరణంపై శ్రద్ధ వహించండి ఆరు సమాచారవంతమైన నిర్ణయం తీసుకోండి మీ ప్రధాన్యతలకు అనుగుణంగా అధిక రేటింగ్ పొందిన రెస్టారెంట్లను ఎంచుకోండి మరియు సంస్కృతమైన భోజనం అనుభవాన్ని ఆస్వాదించండి